ఫస్ట్ నేను ట్యాక్సీ డ్రైవర్కి చాలా థ్యాంక్స్ చెప్దామ్ అనుకుంటున్నాను నేను ఏ టైంకి అయితే బుక్ చేసుకున్నానో ట్యాక్సీ కరెక్ట్ ఆ టైంకి ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా కరెక్ట్ ఆ టైంకే వచ్చింది ట్యాక్సీ చాలా నీట్గా క్లీన్గా ఉంది మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశారు అండ్ కరెక్ట్ టైంకి కూడా డ్రాప్ చేశారు